స్థానిక చిత్రకారులు తమ అభిరుచులను సృజనాత్మకతను చూపే విధంగా చిత్రాలను చిత్రిస్తారు ప్రతి చిత్రకారుడి శైలి భిన్నంగా ఉంటుంది వారు వివిధ పదార్థాలు రంగులు మరియు సాంకేతికాలను ఉపయోగిస్తారు కొంతమంది నీటి రంగులు ఉపయోగిస్తారు మరికొందరు నూనె రంగులు లేదా ఆక్రిలిక్ రంగులతో పని చేస్తారు వారి చిత్రాలు సాధారణంగా స్థానిక సంస్కృతి సంప్రదాయాలు ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి కొన్ని ప్రత్యేకమైన చిత్రకారులు తమ కళ ద్వారా సామాజిక సమస్యలు పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను ప్రదర్శిస్తూ సందేశాలను అందిస్తారు